మా ఇంటికి అతిథులు వస్తే

మంచిగా చికెన్ బిర్యాని చేసి లేదా దమ్ బిర్యాని చేసి దాంట్లో చికెన్ కర్రీ వండి గారెలు వేసి సేమియా వండి పాలను వండి వైట్ రైస్ వండి సాంబార్ కాసి ఒక కర్రీ ఫ్రై పొటాటో చిప్స్ చేసి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఒక అరిటాకు కోసుకొచ్చి వచ్చినవారికి భోజనం పెట్టి చికెన్ దమ్ బిర్యాని వేసి దాంట్లో ఫస్ట్గా సేమియా వేసి బోర ఒకటి వేసి దాంట్లో చికెన్ బిర్యానీ వేసి అది అయిపోయిన తర్వాత వైట్ రైస్ వేసి చికెన్ కర్రీ వేసి దాంట్లో కావాలనుకుంటే సాంబార్ వేసి మజ్జిగ వేసి దాని తరువాత మజ్జిగ వేసుకొని దాని తరువాత తినేసి చేయి కడుక్కున్న తరువాత కూర్చొని కాసేపు మాట్లాడుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుని ఆనందంగా ఆ రోజుని గడుపుతాము నాకు నా వృద్ధులునూ అతిథులకి ఇలా పెట్టాలని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ